కంసట్ కన్స్ట్రక్షన్ మేసనా అండి మేము ఇట్లా మాకు ఒక తక్కువ బడ్జెట్లో మేమొక సింగిల్ బెడ్ రూమ్తోని ఒక ఇల్లు కంస్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాం దాదాపు ఎంత వరకు ఖర్చు వస్తదండి ఓకే అన్ని టోటల్గా మేము డైరెక్ట్ స్టెప్ ఇన్టు హౌస్ అననే కొత్తగా వస్తుంది అట్లా చేసి ఇస్తారన్నట్టు ఓకే ఇంట్లోకి డైరెక్ట్గా ఇగ పాలు పొంగించుకోవడమే పొయ్యి పెట్టుకుని అని అన్నట్టుగా డైరెక్ట్గా షిఫ్ట్ అయిపోవడం అట్లా కంప్లీట్ చేసి అయితే మా మాకు గుంట గుంట పావు మా ల్యాండ్ వచ్చేసి గుంట పావు ఉంటుంది మాకు అందులో ఒక గుంట వన్ అండ్ హాఫ్ గుంట కాకుండా వన్ అండ్ హాఫ్ కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది లాండ్ ఏరియా అందులో సింగిల్ బెడ్రూమ్ది పర్ఫెక్ట్ ఉంటుందా డబుల్ బెడ్రూమ్ పర్ఫెక్ట్ వస్తుందా సింగిల్ బెడ్రూము హాల్ కొద్దిగా చిన్నగా వచ్చినా పర్లేదు కాని డబుల్ బెడ్రూము అడ్జస్ట్ చేయరా అంటే ఫోర్ నాలుగు నాలుగు మూలలు మూలలు సమానంగా లేదు రెక్టాంగిల్లో ఉంది అంటే ముందుకు కొద్ది ముందుకు ముందుకు కొద్దిగా క్లా కింది ఫ్లోర్కు వచ్చేసి అంటే ల్యాండ్ మొత్తంలో మాకు కంప్లీట్ చేయాల్సింది ఏం లేదు స్లాబ్ మట్టుకు ఫుల్ స్లాప్ వెయ్యాలి కాని హాఫ్ నుండి వెనక హాఫ్ అంటే త్రీ బై ఫోర్త్ నుండి వెనకకి ఇల్లు కట్టాలి ఈ వన్ బై ఫోర్త్ అనేది ఖాళీ ప్లేస్ పార్కింగ్కి అంటే కార్ వగైరా అది పార్కింగ్ బైక్ పార్కింగ్ కాని వదిలేసుకోవాలి ఫ్యూచర్లో మళ్ళీ పైన కట్టినా కాని పైన వాళ్ళకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా ముందు ప్లేస్ ఉండాలి అని అన్న ఉద్దేశంతోనే ట్వెంటీ ట్వెంటీ లాక్స్లో అవుతుంది అంటున్నారు ఇంకా కొద్దిగా ఏమైనా తగ్గవచ్చు కదా అటు ఇటుగా రేటింగ్స్ ఏమైనా డేసి ఓకే అండి అయితే మనం మాట్లాడుకుందాము ఒక్కసారి అగ్రిమెంట్ రాసుకుందాము ఎన్ని మంత్స్ కంప్లీట్ చేసి ఇస్తారు మీరు ఓకే వాచ్మెన్ అవి ఇవి అన్ని మీరే పెట్టుకుంటారు కదా వాటర్ పట్టుకోనికి అవన్నీ కూడా ఓకే అండి ఓకే థ్యాంక్ యు అండి